ప్రస్తుత జీవితంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది టెక్నాలజీ కారణంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి టిక్కెట్లు హోటల్ బుకింగ్లు బ్యాంకింగ్ పేమెంట్లు షాపింగ్ ఇలాంటివి అన్నీ చాలా సులభంగా అందుబాటులో ఉన్నాయి టెక్నాలజీ మన జీవితాన్ని చాలా అభివృద్ధి చేసింది స్మార్ట్ ఫోన్ కారణంగా ఇంటర్నెట్లు ఇలాంటివి అన్నీ చాలా సులువుగా దొరుకుతున్నాయి టికెట్లు బుక్ చేసుకోగలుగుతున్నాము ఇంటర్నెట్ ఉపయోగించి హోటల్ బుకింగ్ చేసుకుంటున్నాము బ్యాంకింగ్ మరియు పేమెంట్లు షాపింగ్ ఉన్నచోట మనం షాపింగ్ చేసుకోగలుగుతున్నాము మనకు నచ్చినవి పేమెంట్లు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేతి క్యాష్ని ఉపయోగించకుండా పేమెంట్ల ద్వారా మన యొక్క ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నాము బ్యాంకింగ్ మనకు కావాల్సిన ఏ సమాచారం అయిన బ్యాంకుకి సంబంధించి మనం ఫోన్ నుంచి సం ఫోన్ నుంచి తెచ్చుకుంటున్నాము టికెట్లు బుక్ చేసుకుంటున్నాము మనం ఎక్కడైనా ఇతర దేశాలు ప్రయాణం చేయాఅని అనుకుంటున్నప్పుడు టికెట్లు ఉన్నచోట బుక్ చేసుకుంటున్నాము వారం రోజులు ముందుగా చేసుకుంటున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏమన్నా సదుపాయాలు కావాలంటే టెక్నాలజీని ఉపయోగించి వాడుకుంటున్నాము హోటల్ బుకింగ్లు ఆహారము మరియు అన్నీ టెక్నాలజీ పరంగా డెవలప్ అయింది కనుక అన్నీ మనకి ఆన్లైన్ ద్వారా దొరుకుతున్నాయి హోటళ్ళు కూడా ముందుగా బుక్ చేసుకుంటున్నాము